సార్ నమస్తే సార్ సార్ మీరు ఇంటీరియర్ డిజైనింగ్కి ఇంటీరియర్ డిజైనింగ్ ఎక్స్ ఇంటీరియర్ డిజైన్ ఏ ఎక్స్ ఎక్స్టిరియర్ డిజైన్ ఇస్తున్నా ఇస్తారా సార్ మీరు సార్ ఇక్కడ కొత్తగూడెంలో ఒక నాలుగు ఇల్లా ఇంట్లో ఉంటున్నాము సార్ మాకు ఇక్కడ ఇంట్లో డిజైన్ వేసి మాకు కావాలండి రెండండి ఇంటీరియర్ అండ్ ఎక్స్టిరియర్ అవును సార్ మొత్తం సిక్స్ కొంచం ఉన్నాయి సార్ అవును సార్ అవును సార్ సార్ ఇప్పుడు రూముకి ఏంతీసుకు కొత్తగడంలో రావాకు సెంటర్ అండి మీరు రూమ్కి ఎంతా సార్ ఛార్జ్ చేస్తారు ఓకే సార్ మీరు ఎప్పుడు రాగలుగుతారు మీరు ఎప్పుడొచ్చి చూస్తారు ఫస్ట్ ఇక్కడికి సార్ మీరు రేపు రాగలుగుతారా అంటే ఏ విధంగా సార్ సార్ ఒకోసం మా కోసం ఒక టైం చూడగలరాా ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే సార్ ఖచ్చితంగా